వ్యవ వ్యవసాయం అనేది ఏంటంటే నండీ అదొక కళ ఎందుకంటే రైతు మనకి ఆహారం పండిస్తున్నాడండీ ఈ ఆహారం లేకపోతే మనం ఏం తింటామండీ కానీ వ్యవసాయం అందరనుకుంటారు ఏముంది పొలం దున్నేస్తారు విత్తనాలు వేసేస్తారు ఇంకా పంట పండి పోద్ది మధ్యలో చా చ పురుగు పడితే మందు కొడతారు ఇదే తెలుసండీ కానీ వ్యవసాయంలో ప్రతి ఒక్కరికి తెలియాలనుకునే విషయాలేంటంటే మొట్టమొదటిది చాలా శ్రమతో కూడుకున్నదండి ఒక చంటి పిల్లను ఎలా లేకపోతే చంటి బిడ్డని ఎలా చూసుకోవాలో అలాగే పొలాన్ని కూడా మనం ప్రతిరోజు వచ్చి పర్యవేక్షించుకుంటూ ఉండాలండీ ఎందుకంటే ఎప్పుడైనా ఒక్క దిక్కున ఈ చెద మొదలైదనుకోండి చెద కాదు ఇది పురుగు మొదలైదనుకోండీ దానిని మనం వెంటనే చేయకపోతే అది మొత్తం పంట అంతా తినేస్తాదండి అదొకటి నెక్స్ట్ ఇంకొకటేంటంటే దున్నడం కూడా అండీ నాగలి చోటున భూమిని సరిగా దున్నకపోతే ఆ సరిగా మట్టి కలవకపోతే కూడా మనం వేసిన దాంట్లో విత్తనాలతో మనం పండించిన పంటలు ఏంటంటే సరైన రాబడి మనకు రాదు మూడోది ఏంటంటే విత్తనాలండీ విత్తనాలు కూడా ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న విత్తనాలైతే మనం వేయాలి లేకపోతే పంట కూడా మనకి ఎక్కువ రాదండి ఇంకోటేంటంటే గంటి గంటి కట్టి నీరు పెట్టడం ఇది కూడా ఏంటంటే చాలా కష్టమైన పని ఇది కానీ పంటకి ఎంత నీరు కావాలో అంత నీరే మనం పెట్టాలండి ఎక్కువ ఆల్ నీరు అటు ఎక్కువ అవ్వకూడదు ఇవి తక్కువ అవ్వకూడదు ఇవన్నీ అలాగే నేలను కూడా మనం ఒక పంట అయిపోయిన తర్వాత కోసిన తర్వాత మళ్ళీ నేల సారం కూడా మనం పర్యవేక్షించుకుంటూ ఉండాలండీ ఒకవేళ నేల సారం తగ్గిందనుకోండీ మనము ఈ సేంద్రీయ ఈ సేంద్రీయ పద్ధతుల్లో ఈ కూరగాయలు లేకపోతే కుళ్ళిపోయినవి ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ వేసి శుభ్రంగా నేలను అనేది మనం నాగలితో దున్ని మళ్ళీ సారం చేయాలండి లేకపోతే మనకి సరైన పెట్టుబడి అనేది మన పెట్టి పెట్టిన పెట్టుబడి అనేది సరైన లాభం అయితే మనము మనకి దొరకదండి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పనులు అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను